హైక్లో మేము చూసిన సంఘటన ఇది ఊహించనిది మేము హైక్లో ట్రెక్కింగ్ చేస్తుండగా ఇలా జరిగింది ఏంటంటే మేము హై హైకింగ్లో స్టార్ట్ అయ్యి గంట సేపటికి అలా ముందుకు వెళ్ళసాగాము అంతలో మబ్బు కమ్మింది వర్షం వచ్చే సూచన ఉంది తిరిగి వెనకకి వెళ్ళాలని అనుకున్నాం కానీ మా స్నేహితులు వెళ్ళకుండా ముందుకు సాగుదాం అన్నారు అలాగే ముందుకు వెళ్తుండగా వర్షానికి కొండచర్యలు విరిగిపడ్డాయి మా అదృష్టం ప్రకారం మా ఫ్రెండు దానిని తప్పించుకున్నాడు తీవ్ర గాయాలతో బయటపడి మేము తిరిగి వెనకకు వెళ్ళాము అలాగే ట్రెక్కింగ్ చేస్తుండగా ఫోటోలు ఎలా క్లిక్ చేస్తారంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ ప్రకారం సెల్ఫీ స్టిక్స్ ద్వారా ఫోటోలను క్లిక్ చేస్తారు లేదా ఒకరు ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు వారి పక్క నుండి ఇంకోకరు ట్రెక్కింగ్ చేస్తు వారిని ఫోటో తీస్తారు వాటిని గూగుల్లో లేదా ఇన్స్టాగ్రామ్ లేదా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తారు